నాకు పశువులంటే చాలా ఇష్టం అప్పుడే పుట్టిన దూడలంటే కూడా చాలా ఇష్టం వాటిని చూసుకోవడానికి నేను దూడల దగ్గరకు వెళ్ళగా అవి వెచ్చగా ఉండటానికి చూసుకుంటాను ముందుగా ఎందుకంటే అది వెచ్చదనాన్ని కోరుకుంటుంది చల్లగా ఉంటే అవి అనారోగ్యానికి గురవుతాయి నేను దూడలను తగినంత ఆహరం మరియు నీటిని అందిస్తాను దూడలు చాలా త్వరగా మనకు అలవాటయిపోతాయి దూడలు చాలా త్వరగా పెరుగుతాయి కాబట్టి అవి ఎల్లప్పుడూ తగినంత ఆహరం మరియు నీటిని పొందడం ముఖ్యం నేను దూడలను వ్యాధుల నుండి రక్షించడానికి శ్రద్ద వహిస్తాను నేను వాటిని పశు వైద్యుని వద్దకు తీసుకుని వెళ్లి వ్యాధులకు వ్యతిరేకంగా టీకాలు వేస్తాను దూడలు చూసుకోవడం ఒక భాద్యత కానీ ఇది చాలా బహుమతిని ఇచ్చే ఆనందం దూడలు చాలా స్నేహపూర్వకమైనవి మరియు ఆడుకునేవి వాటిలతో సమయం గడపడం చాలా ఆనందాన్ని ఇస్తాయి దూడలను చూసుకోవడానికి కొన్ని నిర్దిష్ట చిట్కాలు చెప్పనా దూడలు పుట్టిన వెంటనే వాటి తల్లి దగ్గర ఉంచండి దూడలు తల్లి పాల నుండి పోషకాలను పొందుతాయి ఇది వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది దూడలను శ్రద్ధగా శుభ్రంగా ఉంచండి దూడలు తమను తాము శుభ్రం చేసుకోలేవు కాబట్టి మీరు వాటిని క్రమం తప్పకుండా తుడవడం శుభ్రం చేయడం అటువంటివి చేయాలి దూడలను మంచి ఆహారంతో పోషించండి దూడలు చాలా త్వరగా పెరిగి పెద్దవవుతాయి కాబట్టి అవి ఎల్లప్పుడూ తగినంత ఆహారాన్ని పొందడం ముఖ్యం దూడలను వ్యాధుల నుండి రక్షించాలి తగిన సమయంలో తగిన టీకాలను వాటికి వేయించాలి వ్యాధులకు గురి కాకుండా వాటిని చూసుకోవాలి వెంటనే పశు వైద్యున్ని దగ్గరకు తీసుకుని వెళ్ళాలి ఇటువంటివి దూడకు సంరక్షణ కలిగించే విధంగా చేయగలిగితే దూడలు ఆరోగ్యంగా ఉంటాయి ఎప్పుడూ చురుగ్గా ఆడుతూ మనతో నడుస్తూ ఉంటాయి